పల్లెటూరు వాళ్ళకి ఆటలు ఆడటం ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే వాళ్ళు పల్లె పల్లెటూరులో మ్యాక్సిముమ్ చాలా మంది నేను చూసినంత వరికి అయితే పనులు చేస్తూ ఉంటారు వాళ్ళ డాడీ ఫ్రొమ్స్లో అండ్ వాళ్ళ మమ్మీ ఫ్రొమ్స్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రొమ్స్లలో అండ్ వాళ్ళు స్కూల్స్కి కూడా వెళ్తున్నారు చదువుకుంటారు అప్ వాళ్ళు వాళ్ళు ఆడుకునంత నాకు తెలిసి సిటీ వాళ్ళు సిటీలో ఉన్నవాళ్ళు ఆడుకోరు వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు అండ్ స్ట్రాంగ్గా ఉంటారు అండ్ అక్కడి నుంచి చాలా సపోర్ట్ ఉంటే ఇంకా చాలా పైకి వస్తారు లైక్ నేషనల్ టీంలో సెలెక్ట్ కూడా అవుతుంటారు అండ్ అక్కడ ఉన్నవాళ్ళకే చాలా ఇంట్రస్ట్ ఉంటుంది ఇలాంటి ఫీల్డ్స్లలో స్పోర్ట్స్లలో అండ్ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు జెనెటిక్స్ కూడా బాగుంటాయి వాళ్ళకి నాకు తెలిసినంతవరకు అండ్ అక్కడ పల్లెటూరు వాళ్ళలో ఆటలు ఆడుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు నాకు తెలిసినంతవరకైతే చాలా బాగా ఆడతారు అన్నీ గేమ్స్ ఇన్డోర్ గేమ్స్ అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎప్పుడు అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటు ఉంటారు నేను చూసినంతవరికైతే లైక్ వాలీబాల్ క్రికెట్ కబడ్డీ అండ్ కబడ్డీ కబడ్డీ ఇట్లా లోకల్ గేమ్స్ చాలా ఆడుతుంటారు అండ్ అండ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు దానివల్లనే అండ్ వాళ్ళు చేసే పనులలో కూడా చాలా ఫాస్ట్గా చేస్తుంటారు అండ్ స్ట్రాంగ్గా చేస్తుంటారు వాళ్ళ జెనెటిక్స్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్లో క్వాలిటీ ఉంటుంది అండ్ వీట్ రైస్ అండ్ ఎవెరీథింగ్ చాలా బాగా ఉంటుంది అండ్ దే టేక్ ఫుడ్ ప్రాపర్లీ అండ్ పల్లెటూరులో చా అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరు మంచిగా ఆడుకుంటారు వాళ్ళు వాళ్ళకి చాలా గ్రౌండ్స్ కూడా ఉంటాయి ఆడుకోవడానికి చాలా ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది ఆడుకోవడానికి ఇక్కడ ఆలా కాదు సిటీస్లో అండ్ విలేజెస్లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండ్ వాళ్ళకి పొలాలు ఉంటాయి అండ్ యా వాళ్ళు ఖాళీ టైమ్స్లో ఆడుకుంటుంటారు ఇక్కడైతే సిటీస్లో అయితే ఎప్పుడు మొబైల్స్లో స్టిక్ అయి ఉంటారు అందరు అండ్ పల్లెటూరు వాళ్ళలో అంటే ఆడుకోవడం చాలా ఉపయోగ పడుతుంది వాళ్ళకు అండ్ ఆడుకుంటుంటారు అండ్ వాళ్ళు కరెక్ట్గా ఫోకస్ చేస్తే వాళ్ళు ఇంకా పై స్థాయిలలోకి వెళ్తారు అని నేను అనుకుంటున్నాను